నేను మా ఇంటి దగ్గర వున్న ఆటోస్టాండ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆటో వాళ్ళని ఎక్కడి వరకు వెళతారో అడిగి నేను వెళ్ళాల్సిన వున్న ప్లేసు ఉద్ధూస్ నగర్ అట్లాగే నేను వెళ్ళవలసిన ప్లేసు బందర్ రోడ్డు వెళ్ళాలి అక్కడికి వెళ్ళడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అని ఆటో డ్రైవర్ని అడుగుతాను